నేను ఒక పర్యాటక ప్రదేశానికి వెళ్ళాను అది పిఠాపురం తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ నుండి ఇలవై ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఇది అనేక దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది వాటిలో కొన్ని శ్రీ కురుహూతికా దేవి శ్రీ కుక్కుటేశ్వవర స్వామి శ్రీ దత్తాత్రేయ స్వామి మరియు పాపగయ నేను అక్కడ చూసిన దేవాలయాలు ఇంగ్లీష్ ఒక్క ఒక మనిషి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు కానీ అతనికి ఇంగ్లీష్ రాదు అన్నాడు నేను జాతి పరంగా ఐరిష్ని నేనెప్పుడూ ఇటలీకి వెళ్ళలేదు ఒక ఇటాలియన్ మహిళ నాకు తెలుసు నేను ఇటాలియన్లో ఒకటి లేదా రెండు పదాలు నేర్చుకోవాలని ఆసక్తిగా ఉన్నాను మరియు ఆమె నాకు నేర్పించడం ఆనందంగా ఉంది ఆమెను కొన్ని ప్రాథమిక స్నేహపూర్వక పదాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను